స్వాగతం సార్ కేఫ్ బార్ రెస్టారంట్కి వెల్కమ్ ఉంది సార్ ఇవాళ చికెన్ బిర్యానీ మా రెస్టారంట్లో ఎస్పెషల్ సార్ ఇవాళ కూచోండి సార్ ఏంద ఏంటో త్యాంక్ యూ సార్ ఎంత మందికి సార్ ఓకే సార్ మీరు లోపల ఫ్యామిలీ సెక్షన్కి వచ్చేసేయండి సార్ బాగుంటుంది సార్ ఒకసారి మీరు లోపలకొచ్చి చూడండి సార్ ఫోర్ మెంబెర్స్ మీరు ఫోర్ మెంబెర్స్కి మీరు ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకోండి సార్ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఐదు వందల యాభై మాత్రమే సార్ ఓకే సార్ కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకుంటారా సార్ సార్ ఏ ఏది సార్ చికెన్ బిర్యానీ ఇవాళ మాకు ధమ్ బిర్యానీ ఉంది సార్ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది సార్ మీకు ఏది కావాలి సార్ చికెన్ ధమ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ సార్

ఓకే సార్ చెప్పండి ఓకే సార్ మీ నలుగురికి ఫ్యామిలీ ప్యాక్ సరిపోతుంది సార్ అండ్ పైన స్టాటర్స్ ఏమన్నా తీసుకుంటారా సార్ ఉన్నాయి సార్ చికెన్ లాలిపాప్ అండ్ చికెన్ తాంగ్డి కూడా ఉంటుంది సార్ మా దగ్గిర కబాబ్స్ కూడా ఉన్నాయి షూర్ సార్ సార్ తీసుకొస్తాం సార్ ఒక టు మినిట్స్ సార్ సార్ ఓకే సార్ కూల్ డ్రింక్స్ ఏం చెప్పలేదు సార్ మీరు

త్యాంక్ యూ సార్ మీ రేటింగ్స్ ఓ త్యాంక్ యూ సార్ మీద ప్రెస్ చేయండి త్యాంక్ యూ సార్ త్యాంక్ యూ